మా ప్రాంతంలో ఆగస్ట్ మొదటి వారం నుండి అక్టోబర్ చివరి వరకు ఉన్న కాలాన్ని వర్షాకాలంగా చెప్పడం జరుగుతుంది మా ప్రాంతంలో వర్షపాతం చాలా ఎక్కువుగా ఉంటుంది ఆ సమయంలో ఈ వర్షపాతం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము ముఖ్యంగా మాది గోదావరి నది పరివాహిక ప్రాంతం ఈ వర్షాకాలంలో అధిక వర్షం కురవడం వల్ల గోదావరికి మరియు మా చుట్టు పక్కలో ఉన్న చిన్న చిన్న సెలయేళ్ళు మొదలగునవి పొంగిపొర్లడం వల్ల వరదలు వంటి వాటికి మేము గురి అవుతూ ఉంటాము ఈ సమయం లో మేము మా ఇళ్ళను ఖాళీ చేసి ఎత్తయిన ప్రాంతాలకి వెళ్ళి పోతూ ఉంటాం ఇది ఆ సమయంలో మాకు చాలా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటుంది ఇది మా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ వర్షాకాలంలో సరి అయిన సమయానికి మేము వెళ్ళవలసి ఉన్న ప్రాంతానికి వెళ్ళలేకపోతూ ఉంటాం ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటూ ఉంటాము ఇది మన జీవితాన్ని చాలా ఎక్కువుగా ఈ వర్షాకాలం ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా వరదలు మొదలైన వాటి వల్ల మేము తీవ్ర ఇబ్బందికి గురి అవుతూ ఉంటాము